చేపమ్మ అవును మా దగ్గర పోకో ఎక్స్ ఫైవ్ ప్రో ఫైవ్ జీ స్టాక్లో ఉంది మీ మీరు ఏ వేరియయంట్ కావాలి సిక్స్ జీబీ ర్యామ్ మరియు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ లేదా ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది ప్రస్తుతం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది సార్ అయితే మీరు కొన్ని బ్యాంక్ కార్డ్స్ ద్వారా రెండు వేల వరకు తగ్గింపు పొందొచ్చు సార్ మీరు ఆరు నెలలు తొమ్మిది నెలలు లేదా పన్నెండు నెలల ఈఎంఐ తీసుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ సార్ కార్డ్ ఉంటే నో కాస్ట్ ఈఎంఐ పడుతుంది సార్ సార్ ఇందులో నీలం మరియు నలుపు రంగు మరియు బంగారాపు రంగు మూడు వేరియంట్స్ ఉన్నాయి సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ మీకోసం బ్లాక్ యూనిట్ రెడీ చేస్తున్నాను అవును సార్ సీల్డ్ ప్యాక్ డబ్బా మీరు ఓపెన్ చేసిన తర్వాత కూడా వారంటీ బిల్స్ అన్నీ పొందుతారు సార్ మీకు ఒక సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది ఇంకా ఆరు నెలల బ్యాటరీ మరియు యాక్సెసరీస్ వారంటీ ఉంటుంది అవును సార్ గూగుల్పే ఫోన్పే పేటీఎం లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్ మా షాప్లో స్క్రీన్ గార్డు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ అలాగే మరియు సిలికాన్ కవర్ మూడు వందల తొంభై తొమ్మిదికి లభిస్తాయి మీరు ఒక ఆఫర్ ప్యాక్గా తీసుకుంటే తగ్గింపు కూడా ఉంటుంది అవును సార్ సార్ ఒక్క నిమిషం సార్ నేను క్యాలక్యలేట్ చేసి చెప్తాను సార్ ఇది ఫోన్ ధర రెం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ అలాగే మీరు స్క్రీన్ గార్డ్ అన్నారు కాబట్టి అది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ మరియు బ్యాక్ కవర్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ మొత్తం వచ్చేసి ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు అవుతుంది సార్ ఓకే సార్ ఇదిగోండి మీ బిల్లు గ్యారంటీ కార్డు మీ ఫోను దాంట్లో ఉండే వస్తువులు చెక్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ సార్ మీకు ఏదైనా సహాయం కావాలంటే సంప్రదించండి ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ సందర్శించండి